నేను తెలుగు మాండలికలు నేర్చుకున్నాను ఎందుకంటే మా అమ్మగారు ఊరు తెలంగాణ అవడంతో అక్కడున్న మాండలిక భాష నేను బాగా నేర్చుకున్నాను అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు అందరూ మనకి తెలుగు మరో విధంగా మాండలిక భాషలో మాట్లాడుతూ ఉంటారు అందుకు నేను కూడా వాళ్లతో పాటు నేర్చుకున్నాను అందుకు ఆ భాష నాకు బాగా వచ్చు ఆ భాష మన తెలుగుతో పోల్చుకుంటే కొద్దిగా విభిన్నంగా ఉంటుంది ఎందుకంటే అందులో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అది రెండు మూడు రకాల కలిపిన భాషగా గుర్తిస్తాము మాండలిక భాష అంటే ఒకప్పుడులోని ప్రతి కులము మతము వంటివి కూడా వాళ్ళ వాళ్ళ భాషల కింద పెట్టుకు పెట్టుకునేవారు వాళ్ళు రెండు మూడు రకాల భాషలు మాట్లాడేవారు ఎందుకంటే అప్పట్లో మాండలికలు ఎక్కువగా ఉండేది అందుచేతన మాండలిక భాషగా మన తెలుగులోనే చాలా భాషలు అనేవి ఉన్నాయి